మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఆరవై ఏడు నాలుగు లక్షల యాభై ఆరువేల ఏడు వందల డెబ్భై ఎనిమిది ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఏడు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ఆరవై ఏడు తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు